పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి ఎలాంటి పనులు చేయాలంటే ఎప్పుడైనా మనం స్కూళ్ళల్లో కాలేజీలల్లో చిన్నపిల్లలకి అవగాహన తెలిపి తెలియచేయడం వల్ల వాళ్ళు పర్యావరణం గురించి నేర్చుకొని వాళ్ళు ఎదిగిన తర్వాత పర్యావరణ పరిశుభ్రత గురించి చాలా ఉపయోగపడుతుంది అలాగే మనం పర్యావరణం గుర్చి న్యూస్ పేపర్లలో కానీ టీవీలలో కానీ పర్యావరణం అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది తెలియజేయడం వల్ల మనకు ఎంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది పర్యావరణం గురించి ముఖ్యంగా స్కూళ్ళల్లో చిన్న పిల్లలను చెప్పడం వల్ల వాళ్ళు రేపు ఎదిగిన తర్వాత పర్యావరణం గురించి అవగాహనతో ఉంటారు పర్యావరణం వల్ల మంచి ఆరోగ్యం మంచి గాలి మంచి నీడ దొరుకుతాయి పర్ పర్యావరణం గురించి మనం ఎంత తెలియజేస్తే అంత ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం జీవించగలం అండ్ అలాగే నేను పర్యావరణ ప్రోగ్రామ్స్లో చాలానే పాల్గొన్నాను అలాగే స్వచ్ఛభారత్ అలాంటి ప్రోగ్రామ్స్లో నేను చాలానే పాల్గొన్నాను అలా పాల్గొనడం వల్ల మంచి అవగాహన కలిగి ఉంది